ఈ రోజు నేను సేకరించిన మొదటి స్టాంపులు నాణాలు రాళ్లు ఏవి ఈ రోజు అది నాకు ఎంతవరకు విలువైనది అంటే నా చిన్నప్పటినుంచి ఎప్పుడూ ప్రతీ ఒక్కటి వేరైటీగా ఉండే నాణాలు అన్నీ దాచుకుంటూ వచ్చాను అది నా పిల్లలకి చూపిస్తాను నేను ఎంత అద్భుతమైన కాయిన్స్ అవన్నీ ఇది ఎంత విలువైనవి అంటే అంత విలువైనవి చాలా అద్బుతమైనది అందుకే ప్రతీ ఒక్క వేరైటీ కాయిన్స్ నేను దాస్తాను చాలా బాగుంటుంది ఆ కాయిన్స్ అన్నీ తీస్తే రేపు నా పిల్లలు దగ్గరకి వచ్చేటప్పటికి ఆ కాయిన్స్ ఉండవు వాళ్ళకి కాయిన్స్ కోసం తెలియవు కాబట్టి వాటికోసం మేము చెప్పి దాన్ని విధనం ఏంటి అనేది నేను చెపుతాను